నాకు వంటలు చేసేటప్పుడు నాకు అయితే యాక్చువల్గా నాకు అవసరం లేదు నా ఓన్గా నేను ప్రిపరేషన్ చేసుకుంటాను కానీ పిల్లల కోసం వెరైటీ కట్టా చేయాలి అనిపిస్తే యూట్యూబ్లో విష్ మై ఫుడ్సు ఇలా చాలా రకారకాల ఐటమ్స్ ఉంటాయి కదండి అయి ఓపెన్ చేసి చూస్తాను అలాగే పుస్తకాలలో ఏమన్న పే న్యూస్ పేపర్లో అయిన కానీ పుస్తకాలలో కానీ మంచి రక మంచి వెరైటీ వస్తే చూసి చేస్తాను నాకం నాకు ఓన్ అంటే ఇవే ఉన్నాయి నాకు అయితే ప్రస్ ప్రస్తుతానికి అయితే ఏమి లేవు అంతే